నాకు ఆసక్తికరంగా అనిపించిన ప్రస్తుత విషయం ఏమిటి అంటే ఇక్కడ మా ఊరిలో జాతర జరుగుతుంది నేనెప్పుడూ జాతర పుట్టి పెరిగినప్పటి నుంచి జాతర అనేది చూడలేదు ఇప్పుడు జాతర చూస్తున్నాను అదే సంతోషంగా అండ్ ఆహ్లాదంగా కూడా ఉంది దీని ద్వారా ఏంటి అంటే నాకు చాలా సంతోషాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ జాతర అనేది డప్పులతో మేళాలతో మరియు వేషధారణలతో చాలా జరుగుతున్నాయి ఇక్కడ ఏమి జరుగుతున్నాయో మొదటిసారి చూడడం వల్ల నాకు ఆహ్లాదం కలుగుతుంది ఈ డప్పులు ఈ డప్పులు వల్ల నాలో ఒక స్పందన అనేది కలుగుతుంది తర్వాత నేను బాగా ఇష్టపడేది పాడడం ఈ పాడడం ద్వారా నాకు చాలా ఆహ్లాదం కలుగుతుంది నేను ఈ రోజు అందరి ముందు ఒక పాట అనేది పాడాను దానివల్ల అందరూ నన్ను మెచ్చుకున్నారు తద్వారా నాకు చాలా ఆనందం కలిగింది ఒకవేళ వాళ్ళు మెచ్చుకోకపోయి ఉంటే నాకు ఆహ్లాదం కూడా ఉండేది కాదు నాకు కొన్ని రోజుల బట్టి చాలా బాధగా ఉంటుంది అది ఎందుకో తెలియదు కాని ఈ రోజు దాని వల్ల నాకు ఏంటి అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే నాకు నచ్చని వాళ్ళు కూడా నన్ను పొగిడారు దాని వల్ల ఏంటి అంటే నాకు ఆసక్తికరం గాను ఆనందం గానూ చాలా ఇదిగా అనిపించింది అని ఇందులో ఏంటి అంటే నాకు చాలా ఆసక్తికరమైన విషయం ఇంకొకటి ఉంది అందులో ఏంటి అంటే ఎప్పుడు మనతో మాట్లాడని వాళ్ళు మనతో మాట్లాడితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది అలానే ఈ రోజు నా చెల్లి నాతో ఎప్పుడు మాట్లాడదు అలాంటిది ఈ రోజు నాతో ఎందుకో మాట్లాడాలనిపించి ఉంటుంది అందుకే మాట్లాడింది అదే నాకు ఆసక్తి కరంగా అనిపించిన విషయం